మేము హోండా బైక్ క్లబ్కు చెందిన వారం మేము సభ్యులందరం తరచుగా బైకింగ్ కోసం గోవా ప్రాంతానికి వెళ్తుంటాము మేము ఎక్కువగా ఎండాకాలం అనగా మే నెలలో బైకింగ్ చేస్తుంటాము మా ప్రయాణం చాలా సాధారణంగా కేవలం పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల మధ్యలో కొనసాగిపోతుంది